భవిష్యత్లో తెలుగు భాషను ఎలా ప్రచారం చేసి సంరక్షించాలనే ఆలోచన చాలా మంచిది ఓ మాట మాట్లాడుకుందాం దేశ భాషల యందు తెలుగు లెస్స అనే నినాదం మనం వినే ఉంటాం అప్పట్లో శ్రీకృష్ణదేవరాయులు పలికిన అటువంటి అమూల్యమైన మాటల్లో ఇది ఒకటి మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మాతృభాషను కూడా అంతే గౌరవించాలి తెలుగు భాషకు చాలా ప్రాధాన్యత చాలా చరిత్ర ఉంది అది మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందేనండి ఎంత ప్రచారం చేసినా మనము తెలుగు భాషని ఎలా సంరక్షించుకోవాలని ఆలోచనలోకి వద్దాం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు సృష్టించారు ఆ పద్యం సంకలనాత్మకంగా తెలుగు భాష రావడం జరిగింది తెలుగు భాషను కాపాడుకోవడం మన అందరి కర్తవ్యం తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమం ప్రతిపాదించాలి ప్రతీ స్కూల్స్లో కాలేజస్లో యూనివర్సిటీస్లో తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత ఖచ్చితంగా తెలియపరచాలి ఈ రోజుల్లో అందరూ ఆంగ్ల భాషకే ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కడికి వెళ్ళినా ఆంగ్ల భాషే మాట్లాడాలని అంటారు పిల్లలనైతే చాలా కట్టుదిట్టాలు చేస్తారు కానీ వారు మాతృభాష అయిన అటువంటి తెలుగును వారు దూరం చేస్తున్నారని ఎంతగా ఆలోచన చేయలేకపోతున్నారు కానీ ఖచ్చితంగా మనము ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రాధాన్యతలను ఈ స్కూల్స్లోనే మనం మొదటిగా చేర్చాలి ఆ ప్రాధాన్యత ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనము తెలుగు భాషను మర్చిపోకుండా ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవడం ఎంతైనా మంచిదే ప్రతీ సబ్జెక్టులో తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ప్రతీ పిల్లవాడికి తెలియాల్సిందే అన్ని సబ్జెక్ట్స్తో పాటు తెలుగు కంపల్సరీ ప్రతీ ప్రాంతానికి కూడా వెళ్ళాలని మన ఆలోచన మ్యాగజైన్సే కానీ బుక్సే కానీ అనేకమైన అటువంటి పత్రికలు కూడా ఇంగ్లీష్కి ఎలా అయితే ప్రయారిటీ ప్రాధాన్యత ఇస్తామో అలాగే తెలుగు పత్రికలు తెలుగు పుస్తకాలకు కూడా అలాంటి ప్రాధాన్యత ఇచ్చి ప్రాముఖ్యంగా పిల్లలను చదివించడం నేర్పించాలి ఎప్పుడైతే ఆ పిల్లలు చదువుతారో తద్వారా వారు ఆ తెలుగు భాషలో చక్కటి ప్రాధాన్యతను చూపించడము చదవడం నేర్చుకుంటారు ఇతరులకు చదివించడం నేర్పిస్తారు కాబట్టి మనము ఎప్పటికి అయినా మన యొక్క తెలుగు భాషను ప్రచారం ఎలా చేయగలుగుతాము అంటే మనమేనండీ మనం ఎప్పుడూ తెలుగు భాషతో మాట్లాడుతూనే అనేకులను మాట్లాడించడానికి ప్రయత్నం చేయాలి మనకు వచ్చిన అటువంటి అన్ని భాషల్లో తెలుగు లెస్స కాబట్టి తెలుగుని విడిచి పెట్టకూడదు ఏ ప్రాంతం ఏగినా ఎన్ని భాషలున్న తెలుగుకు మించిన అటువంటి భాష లేదండి అందుకే మన తల్లిని ఎంత గౌరవిస్తామో మాతృభాషను కూడా అంతే గౌరవించాలని ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలి అలాగే దాన్ని కాపాడడం కోసం చాలా చర్యలు కూడా తీసుకోవాలి అందులో మొదటి వ్యక్తి మనమై ఉండాలి